హలో హలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఏనా సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కావ్య మేఘన నేను నేను ఫ్లయిట్ టికెట్ బుక్ చేశాను సార్ సింగిల్ టికెట్ ప్యారిస్ టూ రోమ్ సార్ నేను సింగల్ టికెట్ బుక్ జేశాను సార్ కొంచెం మా ఫ్రెండ్ని యాడ్ చేయండి సార్ ఆ లిస్ట్లో సార్ ఫస్ట్ టైమ్ కొంచెం భయంగా ఉంది సార్ సార్ కుదరదు సార్ ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి సార్ ప్యారిస్ టూ రోమ్ సార్ ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే మళ్ళీ ఎన్ని డేస్కి వస్తుందో చెప్పలేం కదా సార్ కొంచెం చూడండి సార్ సార్ ఫస్ట్ టైమ్ ఫ్లయిట్ జర్నీ సార్ కొంచెం భయం

నా సీట్ పక్కనే కొంచెం అడ్జస్ట్ చేయండి సార్ సీట్ నెంబర్ సీట్ నెంబర్ హండ్రెడ్ ఎస్ సార్ సార్ ప్లీస్ సార్ సార్ కొంచెం అడ్జస్ట్ చేయండి సార్